మా దగ్గరా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఏదైనా వ్యాధుల గురించి బాధపడుతున్నప్పుడు ఫస్టుగా వెళ్ళేదేంటి అంటే హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఏంటి అంటే కొంచెం డబ్బు ఉన్న వాళ్ళయితేనేమో ఇమీడియట్లీ ప్రైవేట్ హాస్పిటల్సు వాళ్ళకి తెలిసిన డాక్టర్స్నో వీళ్ళను సంప్రదిస్తారు కానీ పేద వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంక వాళ్ళకి ఏవో ఫస్టు ఫస్టు వన్ ఆర్ టూ డేస్ ఏం కాదులే ఏం కాదులే అనేసి అనుకుంటా ఉంటారు ఇంక సివియర్గా అయిన్ తరవాత బాగా తీవ్రంగా తనకి వాళ్ళకి ఆ జబ్బు వ్యాదులనేటివి తీవ్రమైన తరవాత వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్కెళ్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్కెళ్తే కొన్ని సందర్భాలలో కొన్ని వ్యాధులకి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చూపించుకోని ఓపీ చూపించుకోని వచ్చేవాళ్ళకి కొంత బాగానే చూస్తూ ఉంటారు కానీ అక్కడ అడ్మిట్ అవ్వాలి ప్లస్ అక్కడే ఉండాలి అనుకున్నా కొంతమంది పేషెంట్లకైతే వెళ్ళిన తర్వాత అక్కడున్న స్టాప్ కానీ లేకపోతే అక్కడ డ్యూటీలో ఉండే డాక్టర్స్ కానీ టైంకి రాకపోవడము కొంచెం ఎంత మళ్ళీ మందులు సరిగా దొరకకపోవడము అట్లా కొంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది వాళ్ళు మళ్ళీ కొన్ని మందులు మీరు బయట తీసుకొచ్చుకోండమ్మా ఇవీ ఇక్కడ రావు ఈ హా ఈ హాస్పిటల్లో దొరకవు మీరు బయట తీసుకొచ్చుకోండి ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి బయట తీసుకురావడానికి డబ్బులుండక ప్లస్ లోప్ అక్కడున్న మందులు వాళ్ళు వాడలేక అక్కడున్న ఆ వ్యాధికి సంబంధించిన మందులు అక్కడే ఉండలేక లేకపోతే కొన్ని స్క్యానింగ్లని ఎక్సరేలని వీటికి వీటికి వీని వీటిని తీస్తారు కానీ ఆ రిపోర్ట్ వచ్చేసరికి టైమ్ పడుతుంది అదే ప్రైవేట్ వాళ్ళైతే ఇప్పుడు బయటైతే వెంటనే ఒక గంట రెండు గంటలలో రిపోర్ట్స్ వస్తాయి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ మా దగ్గరైతే ఎంజీఎం గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికెళ్ళితే ప్రతీదీ ఉంటుంది కానీ ప్రతీదీ టైమ్ పడుతుంది చాలా బాగానే చూస్తారు కొంతమంది డాక్టర్సు తర్వాత మళ్ళీ అక్కా అక్కడ నుంచి ఎంజీఎం నుంచి వెళ్ళి కూడా కాకతీయ మహిళా దాంట్లో మెడికల్ కాలేజ్లో కూడా మళ్ళీ కొంతమందికి డాక్టర్స్ అక్కడ కొన్నీ ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఆరోగ్య పరంగా ఎవరికైనా ఇబ్బంది కానీ చాలా మందికి ఎంజీఎం అంటేనే ఎక్కువ తెలుసు ఇంక గర్భిణీ స్త్రీలకైతే చాలవరికి సికేఎం హాస్పిటల్ వరంగల్లో సికేఎం హాస్పిటల్ ఎవ్వరైనా ఎక్కడైనా వెళ్ళాలి అంటే గర్భిణీ స్త్రీలు డెలివరీస్కి ఏమన్నా వెళ్ళాలి అంటే సికేఎం హాస్పిటల్ సికేఎం హాస్పిటల్లో చాల బాగా డెలివరీస్ చేస్తారు హనంకొండలో కూడా మిషనరీ హాస్పిటల్లో కూడా మి మిషన్ హాస్పిటల్లో కూడా చాలా గవర్నమెంట్ మేటర్నటీ హాస్పిటల్ చాలా బాగా చూస్తారు అంటే పేద వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా డెలివరీస్ అనే సరికి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అది పేదవాళ్ళు కానీ బాగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఒక ఎక్కువా చూపించుకో డెలివరీ టైమ్ అనేసరికి కచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అదే హెల్త్ పరంగా ఏదైనా వ్యాధులొచ్చినాయి ఏమైనా జబ్బులొచ్చినాయి అంటే చాలా వరకి పేదలు నిరుపేదలు వాళ్ళు ఫస్ట్ ఏదైనా అయినప్పుడు ఆర్ఎంపీ డాక్టర్కు చూపించుకుంటారు లేదంటే మెడికల్ షాప్కి పోయి ఒకటి రెండు మందులు కొనుక్కుంటారు అయినా కూడా తగ్గట్లేదు ఇంకా ఎక్కువైపోయింది అన్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బుల్లేని పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్కి పోతే బిల్లుల మీద బిల్లులు కార్పోరేట్ హాస్పిటల్స్ అవన్నీ భరించలేక వాళ్ళు ఎక్కడికెళ్తరు ఎంజీయం హాస్పిటల్కెళ్తారు ఎంజీయం హాస్పిటల్లో అక్కడ ఉండి చూపించుకోని కొన్ని రోజులు తరబడి ఉంటే గానీ అక్కడ కొన్ని సందర్భాలలో బాగవుతాయి కొన్ని సందర్భాలలో లాస్ కూడా అవుతారు పర్సన్ని ఇలాంటీ సందర్భాలు కూడా అక్కడ చాలా ఉంటాయి కానీ ఎక్కువగా ఎక్కువగా పేద వాళ్ళు వెళ్ళేది ఎక్కడా అంటే హాస్పిటల్ ఏదైనా వ్యాధుల గురించి ఎంజీయం హాస్పిటల్కి వెళ్తారు లేదంటే ఇక్కడా మెడికే మెడికవర్ హాస్పిటల్ అనేసి ఒకటుంది మెడికోర్ హాస్పిటల్కి కొంతమంది విలేజెస్ వాళ్ళు కొంతమంది వెళ్తారు ఇవి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇవీటికెల్తా ఉంటారు ఎక్కువగా